నేను మా యొక్క అతిధులను ఆంధ్రప్రదేశ్ లోని అరకు లోయకు తీసుకు వెళ్ళా లని అకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఆహ్లాదకరమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోని ఈ పర్యాటక ప్రదేశం చాలా తక్కువగా అన్వేషించబడుతుంది మరియు వారాంతపు సెలవుల్లో స్థానికులు ఎక్కువగా సందర్శిస్తారు అందువల్ల ఈ ప్రయాణీకులు అందరికి ప్రశాంతత మరియు ప్రశాంతతతో కూడిన కొంత సమయం గడపడానికి సరైన స్థలాన్ని అందిస్తుంది ఈ హిల్ స్టేషన్ తూర్పు కనుమల మీద ఉంది మరియు అనేక తెగలకు ఆవాసం ఈ హిల్ స్టేషన్ని సందర్శించేటప్పుడు మీరు తప్పక చూడాల్సిన గిరిజన చరిత్ర యొక్క మ్యూజియం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ నుండి అరకులోయ దూరం దాదాపు వంద కిలోమీటర్ల పైన మరియు ఒకవేళ రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు మరియు విశాఖపట్నం విశాఖపట్టణం ఇది ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశం ఇది దేశంలో పురాతనమైన ఓడరేవు నగరాలలో ఒకటి ఇది సుందరమైన బీచు మరియు ప్రకృతి దృశ్యాలను ప్రసిద్ధి చెందింది ఇది దేశంలో పురాతన షిప్యార్డుకు నిలయం ఇది అరకు లోయ నుండి కొద్ది దూరంలో మాత్రమే ఉంటుంది రాష్ట్రంలో సందర్శించే అన్వేషకులకు బుర్రా గుహలను కూడా కలిగి ఉంది మీరు ఆంధ్రాను సందర్శిస్తే మీరు నగరంలో కొంత సమయం గడపకపోతే ఖచ్చితంగా మీ పర్యటన అసంపూర్ణమే వేస్ట్ అన్నట్టే ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగువందల కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రైలు లేదా బస్సు ద్వారా లేదా ఏదైనా క్యాబ్ ద్వారా అయినా విశాఖపట్టణం చేరుకోవచ్చు అలాగే మన కొత్త రాజధాని అమరావతి ఇది కూడా కృష్ణా నది ఒడ్డున ఉంటుంది ఇది నగరంలో బుద్ధ స్థూపానికి ప్రసిద్ధి చెందింది ఇది దేవుని నివాసం ప్రజలు ఇది దేవుని నివాసం అని కూడా పిలుస్తారు ఇది తీర్ధ యాత్రలకు మరియు ప్రజలు విజిట్ చేయడానికి ఇది సరైన ప్రదేశం అలాగే ఈ అమరావతి బౌద్ధ మతాన్ని అమితంగా నమ్మిన అశోక చక్రవర్తి కాలంలో ఈ అమరావతి స్థూపం స్థాపించబడింది ఈ నగరం ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు నుండి ఏడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నందున రైలు లేదా బస్సు లేదా క్యాబ్ ద్వారా కూడా ఈ ప్రాంతాన్ని చేరవచ్చు